తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమైన కొన్ని స్థానిక సమాచార మార్గాలు సామచార మూలాలు ఉన్నాయి అవి ఏంటి అంటే వార్త పత్రికలు మరియు రేడియో అలాగే టెలివిజన్ వీటి ద్వారా ప్రమ్ ఆ పట్టణంలోని ప్రతి ఒక్కరికి ఉదయాన్నే వార్త పత్రికలు ద్వారా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఆం ఈనాడు అనేక వార్త పత్రికలు లోకల్ పత్రికలు కూడా ఉన్నాయి ఇవి అన్ని సమాచారాన్ని వారికి తెలియజేస్తాయి దిన ఉదయ కాలము జరిగిన రాత్రి కాలము జరిగిన విషయాలైనా ఆ సమాచారాన్ని పత్రికల ద్వారా తెలుసుకుంటారు అలాగే రేడియో ద్వారా కూడా అనేక విధమైన సమాచారాన్ని తెలుసుకుంటారు చుట్టు పక్కల జరిగిన ప్రతీ కారక్రమాన్ని రేడియో ద్వారా వారు తెలుసుకుంటారు అలాగే టెలివిజన్ ద్వారా కూడా న్యూస్ చానెల్స్ ద్వారా కూడా వారు అందరు వారికి కావాల్సిన అంశాలను తెలుసుకుంటారు వారి దృష్టికి ఎక్కువగా అన్ని విషయాలు కూడా వస్తాయి సానికంగా జరిగిన విషయాలు ఏంటి ఆ ఏమ్ ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ జరిగిన ప్రతి విషయాన్ని వారు తెలుసుకోగలుగుతారు